మా ఆంధ్ర రాష్ట్రంలో గొప్పగా జరిగే పండగ సంక్రాంతి ఈ సంక్రాంతి పండగ నాడు తెల్లవారుజామున నిద్రలేసి తలస్నానం చేసి దేవాలయాన్ని సందర్శించడానికి వెళతాము ప్రతీ ఇంటి దగ్గర ముగ్గులలో గొబ్బెమ్మలు పెట్టి అలంకరిస్తాము ఈ సంక్రాంతికి మేము గంగిరెద్దులు కోడిపందాలు లాంటివి చాలానే మీరు సందర్శించవచ్చు దీనికి మేము యాత్రికులను కూడా ఆహ్వానిస్తాము